హలో మ్యాడమ్ లావణ్య ట్రావెల్సేనా నా పేరు లోహిత నేను ఇంద్రపాలెం నుంచి మాట్లాడుతున్నాను నేను పంతొమ్మిదో తారీఖున కుటుంబ సభ్యులతో కలిసి పది రోజులు అరకు ట్రిప్ వెళ్లాలని కోరుకుంటున్నాను మీ దగ్గర వాహనాలు ఏమన్నా సదుపాయంలోకున్నాయా నాకు కారు లేదా బైక్ ఇలాంటివి ఏమన్నా పరవాలేదు ముఖ్యంగా కారులో ఏమన్నా ఉంటే చూడండి మొత్తం నా కుటుంబం పదిమంది వెళ్తున్నాము అందులో మొత్తం ఐదుగురు పిల్లలు ఇద్దరు పెద్దవాళ్లు ముగ్గురు ముసలి వాళ్ళు ఉన్నారు ముసలి వాళ్లకి సదుపాయాలు ఆహారంలో నివాసంలో ఎటువంటి లోటుపాటులు లేకుండా ఉండేటట్టు ఏర్పాటు చేయండి మరియు చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఏమన్నా వస్తువులు లాంటివి ఏర్పాటు చేయండి మొత్తం పది రోజులు అరకు వెళ్ళిన తర్వాత అక్కడ మాకు నివాసం ఉండడానికి మరియు ఆహారానికి అంతరంగం లేకుండా చూడండి అక్కడ ముఖ్యమైన ప్రదేశాలు తిరిగి అక్కడ ఆడుకోవడానికి ఏమన్నా ఉంటాయేమో చూడండి ఆ ప్రదేశాలు చూపించడానికి మాకొక టూరిజం గైడ్ కావలెను మొత్తం అన్నీ అక్కడ ప్రాముఖ్యత ఏంటి వాటి కోసం వివరాలు అన్నీ చెప్పేటట్టుగా ఉండేటట్టు చూడండి ఈ పది రోజులు మాకు ట్రిప్పు బాగుండేటట్టు చూడండి తిరిగి మళ్లీ మేము పది రోజులు తర్వాత వస్తాము మొత్తం ఈ పది రోజుల తర్వాత వచ్చేటందుకు ఎంత అవుతుందో చెప్పండి ఈ పది రోజులు స్టా టూర్ మొత్తం మా ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి మా ఇల్లు ఇంద్రపాలెం వద్ద ఉన్నది మొత్తం పదిమందికి ఇంటి దగ్గర నుంచి క్యాబ్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్లి టూర్లో ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి ప్రయాణం వరకు ఎంత డబ్బులు అవుతుందో చెప్పండి ఒకవేళ పదివేలు అయినట్లయితే కనుక అందులో మేము మీకు ఆల్రెడీ ముందు రెండు సార్లు ఒకసారి మీ దగ్గర బుక్ చేసుకున్నాము కనుక అందులో ఏమైనా తగ్గించండి ఒక ఐదు వేలుకి అలా చూడండి ఇంకా మరియు ఆఫర్స్ ఏమన్నా ఉంటే చెప్పండి